భారతదేశంలోని వాతావరణం చాలా వివిధ రకాలుగా ఉంటుంది మన భారతదేశంలో మూడు కాలాలు ఉంటాయి ఆ వాతావరణ కాలాలు ఏంటంటే మొదటిగా వచ్చేసి చలికాలం ఇది మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్లో ఉంటుంది ఈ మూడు నెలలలో ఫుల్ చలిగా ఉంటుంది భారతదేశంలో ఈ మూడు నెలలు మనకి చాలా చల్లగా ఉంటుంది తరువాత మనకి వచ్చేది ఎండాకాలం ఆ ఎండాకాలం కూడ మనకి మిగతా మూడు నాలుగు నెలలు ఉంటుంది ఆ మూడు నాలుగు నెలలలో చాలా వేడిగా ఉంటుంది దాని తరువాత వచ్చేసి రెండు మూడు నెలలు మనకి వర్షాకాలం ఉంటుంది ఆ మూడు నెలలు మొత్తం మనకి చాలా వర్షం వస్తుంది దానితో పాటు సైక్లోన్లు తూఫాన్లు ఇవన్నీ కూడ వస్తాయి ఇంకా ఏంటంటే కానీ హిమాలయాలలో ఎప్పుడూ చల్లగా ఉంటుంది హిమాలయాలలో అక్కడ మనకు ఐసు గడ్డలు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఎప్పుడూ మనకి చల్లగా ఉంటుంది అక్కడ మనకు పర్వతాలు ఐసు గడ్డలతో ఉన్న పర్వతాలు అవన్నీ ఉండటం వల్ల అక్కడ ఎప్పుడూ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాని అలాగే రాజస్థాన్లో ఎప్పుడూ వేడిగా ఉంటుంది అక్కడ మనకి డెజర్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు అక్కడ ఎప్పుడూ వేడిగానే ఉంటుంది అక్కడ సరిగ్గా చెట్లు ఉండవు మొత్తం మనకు మట్టియే ఉంటుంది ఇసుక మట్టి కాదు ఇసుక అనేది మొత్తం ఇసుకనే ఉంటుంది ఆ ఇసుక వల్ల అక్కడ చాలా వేడిగా ఉంటుంది మనకు చెట్లు అనేవి ఏవీ ఉండవు నీరు కూడా సరిగ్గా ఉండదు అందుకే అక్కడ చాలా వేడిగా ఉంటుంది తర్వాత వచ్చేస్తే మన తెలంగాణ తెలంగాణలో మొదటి మూడు నెలలు చాలా చల్లగా ఉంటాయి ఈ మూడు నెలలు మొత్తం అందరూ దుప్పట్లు కట్టుకుని కప్పుకొని ఇంట్లోనే ఉంటారు ఈ మూడు నెలలలో చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ చాలా చల్లగా ఉన్నది కానీ హిమాలయాస్లో అది వాళ్ళకి చాలా తక్కువ అలా ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ మనకు ఇరవై డిగ్రీలకే మనకు చాలా చలి వేస్తుంది కాని హిమాలయాలలో అయితే మైనస్లలో ఉంటుంది కాని అక్కడ వాళ్ళకి అది అలవాటు అయిపోయింది మనకి ఇట్లా అలవాటు అయిపోయింది ఇక్కడ మనకి ఇరవై డిగ్రీలు దానికంటే తక్కువ అయితేనే మనకి చాలా చలి వేస్తుంది దాని తరువాత మనకు వచ్చేది ఎండాకాలం మేలో అయితే మనకి చాలా ఎండ అంటే చాలా ఎండ ఉంటుంది బయటకి వెళ్ళడానికి కూడ మొత్తం మొత్తం బట్టలు అనేది మొత్తం కవర్ చేసుకుని పోవాల్సి వస్తుంది లేదంటే మనకి ఎండ దెబ్బ కొట్టే కొట్టవచ్చు అదంతా కొట్టవద్దు అంటే మనము మొత్తం మన శరీరాన్ని కవర్ చేసుకొని పోవాలి ఈ మూడు నెలలు చాలా ఎండగా ఉంటుంది దాని తరువాత మనకి వర్షాకాలం వస్తుంది అది మన రైతులకి చాలా మంచి కాలం ఎందుకంటే మనకి వర్షాలు వస్తేనే కదా నీళ్ళు వచ్చి పంటలు మంచిగా పండేది ఆ వర్షాలు పడితేనే కదా రైతు మనం పంటలు పండిస్తారు ఆ పంటలు పండించిన పంటలు మన చేతికి వస్తాయి అలా ఈ మూడు కాలాలు రైతులకి కూడ చాలా అవసరం